హలో అవునండి చెప్పండి మీరెవరు ఇప్పుడెలా ఉంది ఫీవర్ తగ్గిందా జలుబు దగ్గు అలాంటివేమైనా తగ్గాయా ఇంకా వస్తుందా మెడిసిన్స్ అన్నీ వాడుతున్నారా అవి వస్తేనే వాడండి లేదంటే యాంటీబయాటిక్స్ అలాంటివి తీసుకోండి హాట్ వాటర్ అలాంటివి తీసుకోండీ మంచి ఫుడ్ తినండి ఫ్రూట్సు అలాంటివి ఇప్పుడు మీకెలా ఉంది మీకు మళ్ళీ ఫీవర్ వస్తే మళ్ళీ మాకు చెప్పండి మీకు ఇంజెక్షన్ వేస్తాము రండి హాస్పిటల్కి బ్లడ్ టెస్ట్ అలాంటివి చేస్తాము

ఏంటండి ఇంకా రాలేదండి వస్తే మేమే కాల్ చేస్తాము అప్పుడు రండి అప్పుడు తగ్గకపోతే మీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తాము ఇంకా రాలేదండి వస్తే కాల్ చేస్తాను మీరు వాటరు అలాంటివి బాగా తీసుకోండి జ్యూస్లు ఫుడ్డు అలాంటివి హాట్ వాటర్ తాగండి టాబ్లెట్స్ అవన్నీ కరెక్ట్గా వేసుకోండి తగ్గుతుంది ఓకేనండి సరే మీకేమైనా డౌట్సు ఉంటే నాకు కాల్ చెయ్యండి సరే అండి